మా ప్రాంతంలో ఆసుపత్రులలో ఎక్స్ రేలు సీ టీ స్కాన్లు మరియు ఎం ఆర్ ఐ స్కాన్లు చేయడానికి ఆధునాతన పరికరాలు ఉన్నాయా అంటే అఫ్ కోర్స్ ఉన్నాయండి మా ప్రాంతంలో ఎక్స్ రేలు సి టీ స్కాన్లు ఎం ఆర్ ఐ స్కాన్లు ఆధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి రక్త పరీక్ష మూత్ర పరీక్ష సీ టీ స్కాన్ బీ పీ మొదలైన పరీక్షలు చేయడానికి వేరే వేరే చోటుకి వెళ్ళాలా అంటే లేదండి మా ఊరిలో రక్త పరీక్ష కానీ మూత్ర పరీక్ష కానీ సీ టీ స్కాన్ కానీ బీ పీ మొదలైన పరీక్షలు అన్నీ చేయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మా జిల్లాలోనే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మాకు ఉన్నాయి ఈ సౌకర్యాలు మేము అందరము ఇక్కడే వేరే ప్రదేశాలకు వెళ్ళకుండా మా ప్రదేశంలోనే ఉండి ఈ స్కాన్లు టీకాలు స్కాన్లు మూత్ర పరీక్షలు బీ పీ పరీక్షలు అన్ని మొదలైన మొదలుగున్నవి అన్ని ఆధునిక పరికరాలు ఉన్నాయి అన్ని అన్ని చెకప్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి